నాకు చిన్నప్పట్నుంచీ మా కథల పుస్తకాల్లో విన్నప్పటినుంచి కూడా చాలా ఇష్టమైన పాత్ర కర్ణుడిది కర్ణుడు అంటే నాకు ఎందుకు అంతా ఇష్టం అనంటే ఆయన దానగుణం ఆయన చేసిన మంచి పనులు చనిపోయే వరకూ కూడా ఆయన చేసిన ప్రతీ దానం గురించి మా ఉపాధ్యాయురాలు వివరించడం ఇంకా నేను చలన చిత్రాల్లో కర్ణుడి స్వభావం ఎలాంటిది అని చూడడం ఇలాంటివన్నీ నాకు చాలా నచ్చేసాయి ఇప్పటికీ కూడా ఏదన్నా నేను ఎవరికైనా ఇబ్బ ఇబ్బందుల్లో ఎవరైనా కొంచెం కష్టాల్లో ఉన్నరాంటే నాకు తోచిన సహాయం చేయడానికి నేను చాలా ఇష్టపడతాను నాకు తెలిసినంత వరకు ఈ గుణం నాకు ఎక్కువగా కర్ణుడి గురించి వినడం ఆయన స్వభావం గురించి పదే పదే ఆలోచించడం వల్లే వచ్చిందని నేను ఇప్పటికీ అనుకుంటాను అలాగే తమాషా సంఘటన అని కాదు కానీ ద్రౌపది కర్ణుడిని కోరుకోవడం కృష్ణుడికి ఆ విషయం చెప్పడం కృష్ణుడు కర్ణుడి దగ్గర వచ్చి చెప్పినప్పుడు కర్ణుడు దాన్ని తిరస్కరించడం ఇది నాకు కొంచెం తమాషాగా అనిపిస్తుంటుంది